హలో బాబాయ్ మీ ప్రయాణం ఎలా ఉంది ఇంకా ఎంతసేపు పడుతుంది తెలుసా అవును నేను టికెట్లు బుక్ చేసాము మేము ట్రిపుల్ ఏ మల్టీప్లెక్స్ వెళ్తున్నాము సినిమా రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది మీయందర్ మీరందరు టైంకి రెడీ అవ్వాలి మనం పుష్ప టూ మూవీ చూడబోతున్నాం ఇది చాలా హిట్ టాక్ తెచ్చుకుంది ట్రైలర్ కూడా సూపర్ ఉంది మీరు చూసారా అవును టికెట్లు కన్ఫమ్ అయ్యాయి ఇది నా బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మీరు వేరే వెబ్సైట్లో చెక్ చేసుకొని చే చెక్ చేసి చెక్ చేయవచ్చు మీకోసం కూడా ఒకసారి బుకింగ్ స్టేటస్ చెక్ చేయగలరా మల్టీప్లెక్స్ మీ హో హోటల్ దగ్గర ఉంది మనం ఎనిమిది ముప్పై ముప్పై నిమిషాలకి బయలుదేరితే సరిపోతుంది ఆలస్యం కాకుండా వచ్చేయండి